గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు నేను అశ్వి డొనేషన్ ట్రస్ట్ నుంచి వచ్చాను ఇట్లా మీ హాస్పిటల్కి చాలా మంది పేషంట్స్ వస్తారు కదా వాళ్ళకు డొనేషన్ గురించి మీరు ఎక్స్ప్లేన్ చేస్తారా లేకపోతే ఏదైయినా రోజు మీటింగ్ పెట్టి నన్ను ఎక్స్ప్లేన్ చేయమంటారా అంటే డొనేషన్ వల్ల చాలామంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళమవుతాం కదా అదే మరి ఏ రోజు ఫ్రీగా ఉంటరో మీరు నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి మీరు ఇదేం మరీ ఈ హాస్పిటల్ దగ్గర్లోనే అండీ

థ్యాంక్ యు మేడం సరే అండీ